అంటే ఆకులు ఒక చెట్టు ఉంటుంది ఆరోజు పాలు పిట్ట చూస్తే చాలా మంచిది అంటా ఆరోజు గుడికి వెళ్ళి లేకుంటే ఎక్కడికైనా వెళ్ళి పాలపిట్ట ఉన్న చోటుకి అక్కడ చూసి పాలపిట్టను చూసి ఒక సంతోషం వస్తుంది ఇక అది చూస్తే మంచిది అంటారు ఇక పాలపిట్టను చూస్తాము మళ్ళీ గుడి నుంచి మళ్ళీ ఇంటికి వస్తాము అక్కడ ఆకులు తెంపుకొని బంగారమ్మ ఆకులు ఈ ఆకులు తెంపుకొని వచ్చి మళ్ళీ ఆకులు తెంపుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి దసరా శుభాకాంక్షలు చెప్పి వాళ్ళతో ఆశీర్వాదం చేసుకుంటాము

ఇంకా అది హిందువుల ఫెస్టివల్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం ఇక ఆరోజు హిందువుల ఫెస్టివల్ దీపావళిలో ఇక లక్ష్మీ పూజ చేస్తాము లక్ష్మీ అమ్మవారి దగ్గర పైసలు పెట్టి స్వీట్స్ పెట్టి పటాకులు పెట్టి అంతా పెట్టి పూజ చేస్తాము ఇంకా పటాకులు పగలగొడతాం ఆరోజు స్వీట్స్ ఎక్కువ తింటాము ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం ఇంకా బయట బయటకి వెళ్ళి అక్కడ ఇక్కడ వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి పటాకులు పగులగొట్టి ఇంకా చాలా ఎంజాయ్ అవుతుంది ఆరోజు అసలు హ్యాపీనెస్ ఉంటుంది చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాము సంతోషంగా ఉంటాం అసలు ఆ రోజంతా ఎలా గడుస్తుందో తెలియదు ఇక ఆ ఫెస్టివల్ అయిపోగానే ఇక ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి బాధ ఉంటుంది కొంచెము ఇక సంక్రాంతి అంటారా ఇక కైట్స్ ఎగరేయడంలో బిజీ ఉంటాము ఇక డే మార్నింగ్ స్టార్ట్ అయింది అంటే ఇక బిల్డింగ్ పైన రావడం కైట్స్ ఎగరేయడము ఇంకా మాంజా అవి ఇవి పతంగులు తేవడము పైసలు ఎక్కువ పెట్టి పతంగులు అవి ఇవి తీసుకొని రావడము ఇక ఎగరేసి గాలిపటాలు ఎగరేసి కాట్ చేయడము వాళ్ళది కాట్ చేయడం వీళ్లది కట్ చేయడము దాంట్లోనే బిజీగా ఉంటాం ఇక ఆరోజు చేతులు తెగుతాయి చేతులు కట్ అవుతాయి అన్నం తినడానికి రానట్టుగా చేతులు కట్ అవుతాయి ఇక దసరా రోజు అయితే ఆ హ్యాపీనెస్ వేరు దీపావళి రోజు హ్యాపీనెస్ వేరు ఇక సంక్రాంతి రోజు హ్యాపీనెస్ వేరు ఇక ఇది చాలా చాలా సంతోషంగా ఉంటుంది తెలంగాణలో పండుగలు ఉన్నారంటే ఈ బోనాల రోజు అంటారా బోనాల రోజు అయితే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటాం ఆరోజు ఇంకా సంతోషంగా ఉంటాం అంటే ఇప్పుడు ఆ రోజు అయితే పోతురాజు చేతుల్లో దెబ్బలు తింటాం కాబట్టి పోతురాజులతో డాన్స్ చేస్తాం కాబట్టి చాలా సంతోషంగా ఉంటాం ఆరోజు పొద్దున్నే లేస్తాం పొద్దున్నే లేచి కోటి తెస్తాము కోటి తెచ్చి మళ్ళా బోనాలు ఎత్తుకుంటాము ఇంట్లో వాళ్ళు బోనాల ఎత్తుకొని మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ నైవేద్యాలు పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి తిని చేసి మళ్ళీతొట్టెల దగ్గరికి వెళ్ళీ డాన్స్ చేస్తారు డాన్స్ చేసి మళ్ళీ పోతురాజులతో డాన్స్ చేస్తారు మళ్ళీ అక్కడ పోతురాజులతో డాన్స్ చేసి మళ్ళీ అక్కడ పోతురాజులతో దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళ తోటి ఆశీర్వాదాలు తీసుకొని దీవెనలు తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాము ఇంకా ఆ రోజు చాలా ఎంజాయ్ అవుతుంది అందరు ఫ్రెండ్స్ ఉంటారు అందరు ఉంటారు అందరితో డాన్స్ చేస్తు ఎంజాయ్ చేస్తు ఉంటాము ఆ రోజు తాగుతారు తింటారు వేరే వేరే చేస్తారు ఆ రోజు అసలు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ఇక్కడ స్పోర్ట్స్ అంటే క్రికెట్ కబడ్డీ తెలంగాణలో క్రికెట్ కబడ్డీ హాకీ ఖోఖో లట్టు ఇన్డోర్ గేమ్స్ ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి చాలా గేమ్స్ ఉన్నాయి ఈ తెలంగాణలో చాలా చాలా

తొమ్మిది రోజులు ఆ వినాయకుడికి సేవలు చేస్తాము అంటే ముందైతే జో మండపం కడతాము ఆ మండపంకి కట్టలు తేవాలి కట్టెలు తేవాలి కవర్ తేవాలి అవి ఇవి తెచ్చి మళ్ళీ అది కవర్ తెచ్చి మళ్ళీ వినాయకుడికి తెచ్చి పైసలు జమా చేసి చందాలు అడుగుకుంటు అవి ఇవి పైసలు జమాచేసి మళ్ళీ వినాయకుడికి తెచ్చి తొమ్మిది రోజులు పూజలు చేసి అక్కడ పడుకుంటు అక్కడ ఉంటు

బాలాజీ గణేష్ ఇవన్నీ వేరే వేరే రకాల గణేషులు ఉంటాయి ఇక్కడ కా ఇక్కడ అన్యువల్ డేస్ అన్యువల్ డే అంటే అన్యువల్ డే రోజు మేము పాటిస్పేట్ చేస్తాము అంటే ఇంకా కబడ్డీలో కానివ్వండి క్రికెట్లో కానివ్వండి ఖోఖోలో కానివ్వండి ఇక్కడ కరాటిలో కానివ్వండి అందులో పార్టిసిపేట్ చేస్తాను కాంపిటేషన్లో మళ్ళా అన్ని అన్నిట్లో పాటిస్పేట్ చేసి గెలవడానికి ట్రై చేస్తాము అందులో అంత పాటిస్పేట్ చేసి అంతా మంచిగా ఉంటాము అంతా చాలా ఎంజాయ్ చేస్తాము ఆరోజు యాన్యువల్ డే అంటే ఆరోజు ఫుడ్డు ఉంటుంది అక్కడ వేరే వేరేగా ఉంటుంది అంటే అంతా ఫ్రెండ్స్ ఉంటారు అంతా ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ కదా అసలు